నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైనది ఏంటంటే నిరుద్యోగ సమస్య నిరుద్యోగం వల్ల భారతదేశంలో అనేక మంది పురుషులు కాని స్త్రీలు కాని యువత కాని ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దీనిని పరిష్కరించడానికి గాను భారత ప్రభుత్వం చే చేపడుతున్న చర్యలు ఏమిటంటే నూతనంగా వచ్చేటువంటి ఇండస్ట్రీలను భారతదేశానికి తీసుకురావడం ఎలాగంటే ఇతర దేశాల్లో పెద్ద ప్రావీణ్యత కలిగిన ఇండస్ట్రీలు వంటివి ఎలాగంటే ఈ యాపిల్లాంటివి గాని లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వంటివి గాని లేని పక్షాన ఫ్యాక్టరీలాంటివి కాని ఇలాంటి వాటిని భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావడం వల్ల అనేక మంది యువతరానికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎంతో పెరిగింది అలాగే ప్రస్తుతానికి భారతదేశంలో కొంతవరకు ఆర్థికపరమైన క్షోభ ఉంది దాన్ని కాని అరికట్టడం గాను ప్రభుత్వం వారు ట్యాక్సులు వంటివి ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు